రోజు నేను ఉదయం ఐదు గంటలకే లేచి లేవగానే లీటర్ నీళ్ళు తాగి మెడిటేషన్ చేయడం జరుగుతుంది మెడిటేషన్ హాఫ్ ఎన్ అవర్ చేసిన తర్వాత వ్యాయామం అంటే యోగా ఆ యోగలో కొన్ని ఆసనాలు హెల్త్ స్టమకు అండ్ శ్వాసకు సంబంధించిన ఆసనాలు వేసి వేస్తాను ఆ యోగా థర్టీ మినిట్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగి మేము కొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఫార్టీ

వాకింగ్ ఫ్రెండ్స్తో వాకింగ్ చేయడం ఆ వాగింగ్ చేస్తూ అందులోనే ఎక్ససైజ్ కూడా చేస్తాము అలాగే హెల్తీ కోసం నేను వారానికి ఒకసారి లేదా రెండుసార్ల స్విమింగ్ మరియు జిమ్ వెళ్ళడం జరుగుతుంది అలా నేను ఆరోగ్యాన్ని ఎంతో ఇష్టంగా అంటే ఎంతో కష్ట చే కష్టపడి కాపాడుకుంటూ రోజుకొక ఒక నాలుగు లీటర్లు వాటర్ కూడా తాగి నా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది